నేను సందర్శించినవి చాలా ఎక్కువ ప్రదేశాలే ఉన్నాయి బట్ దాంట్లో నాకు నచ్చినవి నేను సందర్శించిన కొన్ని విజిట్ చేసిన ప్లేసెస్ కొన్ని చెప్తాను చార్మినార్ గోల్కొండ ఫోర్ట్ అండ్ మైసూర్ ప్యాలెస్ పాపికొండలు పర్ణశాల భద్రాచలం వేములవాడ కాలేశ్వరం కొండగట్టు అయినవోలు కొమరవెల్లి దీంట్లో కొన్ని డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి బట్ నేచర్కి చాలా దగ్గరగా అనిపించి పోయినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపించింది అయితే పాపికొండలు అది చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్ ఆ లొకేషన్స్ నేను ఇంకా లైఫ్లో ఎప్పుడూ మరచిపోలేను అటు ఇటు కొండల మధ్యలో బోట్లో వెళ్ళడం కానీ అక్కడ ఉన్న ట్రైబ్స్ని కలవడం కానీ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అసలు నేను వెళ్ళింది కూడా చాలా రోజుల క్రితం బట్ ఇంకా నాకు ఆ విజువల్స్ గుర్తున్నాయి అదికాక నాకు ఇంకొకటి నచ్చింది కొమరవెల్లి మా కులదైవం మల్లన్న దేవుడు అక్కడ మల్లన్న దేవుడు ఒక గుహ లోపల ఉండటం దాన్ని చూసి అసలు మనసు చాలా సంతోషం అనిపించింది ఆరోజు ఎందుకంటే నేను చాలా పరమ భక్తున్ని మల్లికార్జున స్వామికి దానివల్లనే ఏమో అది కూడా నాకు చాలా ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి